నేను చిన్నప్పుడు పరువు పోటీలలో బాగా ఆసక్తి చూపించేవాడిని మా స్కూల్లో ఆ పోటీలు జరిగినప్పుడల్లా నాలో ఏదో శక్తి ఉన్నట్టు అనిపించేది మా క్లాస్ వాళ్ళతో కష్టపడి నేను పోరాడాలని వాళ్ళతో ఎదురుకొని గెలవాలని ఎప్పుడూ అనుకునేవాడిని ఈసారి నాకు ఆ ఛాన్స్ వచ్చినందుకు వాడుకుందాము అనుకున్నాను అయితే మా సారు అందరికీ పోటీ పెడదామని అనుకున్నాడు దాని ద్వారా అందరం లైన్లో నిలుచొని పరిగెడుతున్నాము నేను కొద్ది దూరం పరిగెత్టాక మళ్ళీ వెనకకి తిరిగి పరిగెత్తాలి కాబట్టి నాకు అక్కడ కాలుజారి కింద పడ్డాను అప్పుడు నాకు గెలవాలనే ఆసక్తి ఎక్కువగా ఉండి నేను మళ్ళీ లేచి పరిగెత్తాను తరువాత నేను మూడో స్థానంలో చేరుకున్నాను అయినా కూడా నాకు ఇంకా దాని మీద ఆశపోలేదు ఎప్పటికప్పుడు పరిగెడుతూనే ఉంటాను ఇంకా ఎప్పుడు ఇంటికి రాగానే సరైన పోషక ఆహారం తీసుకుని మంచిగా తిని మంచిగా కష్టపడి పరిగెత్తే వాడిని పొద్దున్నే ఐదు గంటలకు లేచి మా ఇంటి చుట్టూ పరిగెత్తడం కానీ ఏదైనా పార్కులోకి వెళ్ళి పరిగెత్తడం కానీ గ్రౌండులోకి వెళ్ళి పరిగెత్తడం కానీ చేసేవాడిని మా ఫ్రెండ్సుని కూడా తోడుగా తీసుకెళ్ళే వాడిని వాళ్ళు నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చేవాళ్ళు కాబట్టి నాకు చేయలనిపించే ఆశ కూడా చాలా పెరిగింది అలా నేను బాగా పరిగెడుతున్నా కొద్దీ నా టైమింగ్ని బాగా తగ్గించాను ఎంత తొందరగా ఒక వంద మీటర్ల రేస్ని ఎంత తొందరగా పూర్తి చేస్తానో చూ చూడాలనుకొని తొందర తొందరగా కష్టపడ్డాను కాకపోతే నాకు మధ్యలో దెబ్బలు తాకడం వల్ల మధ్యలో కొన్ని రోజులు ఆగాల్సి వచ్చింది మళ్ళీ అది నయమైయ్యాక మళ్ళీ ఆగకుండా నా శ్రమ వృధా అవ్వద్దని మళ్ళీ కష్టపడ్డాను దాని తరువాత మళ్ళీ కష్టపడి మంచి ఆహారం తీసుకుంటూ నడుస్తూ మెల్లమెల్లగా మొదలుపెట్టి దాని తరువాత మళ్ళీ పరుగులని పరుగులు తీయడం మొదలుపెట్టాను ఇప్పటికీ నాకు ఆశ అలానే ఉంది కానీ అప్పటి కోవిడ్ వల్ల నా పరుగులు కొన్ని రోజులు ఆపాల్సి వచ్చింది లాక్డౌన్ వల్ల నేను నా కోరికలు కొన్ని నెరవేర్చుకోలేకపోతున్నాను కానీ ఇప్పుడు కూడా ఎదో ఒక గేమ్ ఆడాలంటే ఇప్పుడు ఆన్లైన్ గేమ్లు బాగా అలవాటు అయ్యాయి ఆన్లైన్లో ఇప్పుడు కూడా ఏదో ఈ కాల్చు కాల్చడం ఆటలు అలాంటివి బాగా ఆడతాను పండ్లు కోసే ఆటలు ఇలాంటివి బాగా ఆదేవాడిని నాకు నచ్చిన గేమ్ మాత్రం ఒకటి ఉండేది ఫ్రీ ఫైర్ అని ఫ్రీ ఫైర్ అయ్యాక ఇక మెల్లగా మా ఫ్రెండ్ చెప్పాడు ఇలా ఆడవచ్చు బాగుంటుంది అని దాని తరువాత నేను కూడా సరే ఆడదాము అనుకోని ఆడాను నాకు మంచిగానే అనిపించింది మెల్ల మెల్లగా బాగానే ఉంది దాని తరువాత మా ఫ్రెండ్ నాకు ఎలా ఆడాలో మొత్తం నేర్పించేసరికి మా ఫ్రెండ్ మీద గెలవాలని ఆశ ఎక్కువగా పెరిగింది దాని తరువాత నేను ఇక నా ఇందులో కూడా బాగా శ్రమ పెట్టి మా ఫ్రెండును ఓడించాలని కోరుకున్నాను మా తమ్ముడితో కలిసి బాగా నేర్చుకొని అప్పుడప్పుడు రీఛార్జ్ అయిపోతే సడన్గా నెట్ వేసుకొని మా మరీ చేయడం ఇలాంటివి బాగా చేసేవాడిని ఇప్పుడు మా ఫ్రెండును ఓడిద్దామన్నా కూడా వాడు కొంచెం మరి ఆ ఆటలు బాగా ఎక్స్పిరియన్స్ ఉండేసరికి అప్పుడప్పుడు ఓడిపోవలసి వస్తుంది కానీ కొన్ని రోజుల తరువాత ఆడి ఆడి మా మా స్నేహితులను ఓడించాను కానీ ఇప్పుడు కూడా నాకు ఓడించింది ఓడిపోయిన గుర్తొచ్చినా సరే ఈ ఒక్కసారి గెలిచినా కూడా నాకు ఆ నమ్మకాన్ని బాగా ఇస్తుంది అందుకనే నాకు బాగా నచ్చింది ఇలాగే ఆడుకున్న అలానే అందులో ఒక్కొక్క గన్కి ఒక్కొక్క స్కిన్ వస్తుంది ఆ స్కిన్ను ఒక గన్ యాట్రీబ్యూట్స్ని పెంచుతుంది దానివల్ల కొన్ని ఆ స్కిన్స్ కోసం కూడా ఆడాల్సి వస్తుంది కొన్ని మిషన్స్ ఉంటాయి మంచిగా ఆ మిషన్స్ మనం కంప్లీట్ చేస్తే మంచి బాహుమతులు వస్తాయి ఆ బహుమతుల ద్వారా మన ఆట ఇంకా మంచిగా కొనసాగుతుంది మనకు ఆడాలనిపించే కోరిక కూడా పెరుగుతుంది అది నాకు బాగా నచ్చింది ఇంకా ఏమైనా కొత్త కొత్తవి ఇలాంటివి వస్తే బాగుండు కానీ ఇప్పుడు కూడా ఏదో ఒకటి అలా ఆడుతునే ఉంటాను అది కాకుండా ఇంకో బాగా నచ్చే గేమ్ అంటే నాకు క్లాష్ ఆఫ్ కాయిన్స్ అని ఒకటి ఉంటుంది అందులో మనం మొదటిగా ఒక చిన్న ఇల్లుని ఇస్తారు ఆ ఇల్లు ఇచ్చిన తరువాత మనం ఆ ఇల్లుని బాగా ఏమంటారు కష్టపడి దాన్ని చూసుకొని దాన్ని సాధించాలి దాని తరువాత ఒక మన ఇంటికి మీద ఎవరో ఒకరు దాడి చేస్తారు మనం తిరిగి వాళ్ళ మీద దాడి చేయాలి దాడి చేసిన తరువాత మనకు కొన్ని కప్పులు వస్తాయి ఆ కప్పులను మనం అధిగమించి మనం మంచి స్థాయికి వెళితే మనకి మంచి పేరు వస్తుంది